నేను నా జీవితంలో చాలా సార్లు నా గ్రామం నుండి బయటకు ప్రయాణించాను ఈ ప్రయాణాలలో నేను కొన్ని సాధారణ ఇబ్బందులను ఎదుర్కోన్నాను అవి ఏమిటంటే రోడ్ల నాణ్యత మా గ్రామానికి చెందిన రోడ్లు చాలా నాసిరకమైనవి అవి చాలా బలహీనంగా ఉంటాయి మరియు చాలా సార్లు గుంతలతో నిండి ఉంటాయి ఇది ప్రయాణాన్ని చాలా కష్టతరం చేస్తుంది మరియు వాహనాలకు హాని కలిగిస్తుంది వాతావరణం మా ప్రాంతంలో వాతావరణం చాలా అస్థిరంగా ఉంటుంది ఒకరోజు సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు మరియు మరసటి రోజు చాలా చల్లగా ఉంటుంది ఇది ప్రయాణాన్ని చాలా కష్టతరం చేస్తుంది సౌకర్యాలు మా ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి మాకు మంచి రెస్టారెంట్లు హోటళ్ళు లేదా పార్కులు లేవు ఇది ప్రయాణాన్ని చాలా సవాలు చేస్తుంది రక్షణ మా ప్రాంతంలో చాలా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది ప్రయాణాన్ని చాలా ప్రమాదకరంగా చేస్తుంది ఈ సమస్యలను పరిష్కరించడానికి మన ప్రభుత్వం రోడ్లను మెరుగుపరచటానికి వాతావరణాన్ని అంచనా వేయడానికి మరియు ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు మా ప్రాంతంలో ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి మరియు మరింత రక్షణ సురక్షితంగా చేస్తాయి నేను మా పల్లె సమూహంతో బయటకు ప్రయాణించేటప్పుడు ఈ సమస్యలను ఎదుర్కోటానికి మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము మేము సురక్షితంగా ప్రయాణించడానికి మంచి వాతావరణాన్ని ఎంచుకుంటాము మేము మంచి రోడ్లను ఉపయోగిస్తాము మరియు మేము ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాము మేము భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆశిస్తున్నాను తద్వారా మన ప్రాంతంలోని ప్రయాణం మరింత సులభతరం మరియు సురక్షితంగా అవుతుంది